హలో అక్క ఫోన్ క్యా అక్క చెప్పు బాగున్నాను అక్క భోం చేసాం అక్క మీరు బాగున్నారా అక్క చెప్పండి మా వాళ్ళ దగ్గర జేవీడి వచ్చిద్ధి అంతే ఇస్తున్నాం అక్క

మాకు పడుతుంది అక్క ఎంత ఇస్తారు అక్క ఎంత ఇస్తారు అక్క మీకు అవునా మాకు కూడా పడతుంది అక్క అవును అక్క మా ప్రభుత్వం దగ్గర మంచి వెల్ఫేర్ స్కీమ్ దగ్గర మా దగ్గర ఉంది అక్క మీకు కూడా ప పడుతుంది అక్క చెప్పండి అక్క ఓకే అక్క చెప్పాలి అక్క మా దగ్గర స్కీమ్ అంతా ప పడతుంది అక్క మీకు పడతుంది కదా కంటిన్యూగా మాకు ఓకే అక్క ఓకే అక్క ఉంటాను అక్క

పశు దీవెనగా మాకు పది వేలు వేస్తారు అక్క పది వేలు

సరే అక్క సరే అక్క ఓకే అక్క ఉంటాను అక్క ఓకే ఓకే